మా మా మా మాతృభాష తెలుగు భాష తెలుగు తెలుగు అనేది చాలా ఆనందకర తెలుగులో మాట్లాడాలంటే చాలా ఆనందకరంగా ఉంటుంది ఆహ్లాదకరంగా ఉంటుంది ఒక్కొక్క సారి భయంగా కూడా ఉంటుంది ఎందుకంటే అందరూ అనుకుంటారు తెలుగు వచ్చు మాకు వచ్చు మేము రాయగలం చదవగలం అనుకుంటారు కానీ తెలుగు అనేది పూర్తిగా ఎవ్వరికీ రాదు తెలుగు ఒక అనంతము సముద్రమంతం తెలుగులోనే మనం చాలా సంస్కృతులో ఉన్న భాషలో సంస్కృతిలో ఉన్న అన్నీ తెలుగులో అనువాదించుకుని మనం చాలా నేర్చుకున్నాము అందులో ఏంటంటే రామాయణము భాగవతము భార బాగతం భారతం భాగవతము ఇలాంటి చిన్న చిన్న కథలన్నీ మనం భాగవతము శ్లోకాలు ఇవన్నీ ఇలాంటివన్నీ తెలుగులో అనువదించి చాలా నేర్చుకున్నాము అలాగే మన పిల్లలు కూడా తెలుగు నేర్ తెలుగు నేర్పిస్తున్నాం మనం కూడా చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి తెలుగు నేర్చుకుంటాం అనుకుంటాము మనం చిన్నప్పుడు నుంచి తెలుగు నేర్చుకుంటున్నాం కదా మనకు తెలియదు ఎందుకు రాదు అనుకుంటాం కానీ తెలుగు మనకి పూర్తిగా రాదు తెలుగు వచ్చేసింది అనుకుంటాం కానీ తప్పు తెలుగు గురించి మనకు చాలా తక్కువ తెలుసు అంతే చాలా తక్కువ చాలా చాలా వన్ పర్సెంట్ అలా చ వన్ పర్సెంట్ అంతే తప్ప మనకి పూర్తిగా తెలుగు గురించి తెలియదు అని అందరూ అనుకుంటారు తెలుగు మాకెందుకు రాదు మా ఈజీ చాలా ఈజీ చిటికెలో అయిపోద్ది పని అని చెప్పి కానీ తెలుగు తెలుగు భాష అన్నది చాలా ఇంపార్టెంట్ తెలుగు భాష తె లెస్సా అంటారు తెలుగు భాష నేర్చుకుంటే తెలుగులో ఉన్న సాం ఆనందం ఇంకొకటి ఇంకొకటి లేదు అలాగే ఇప్పుడు ప్రజెంట్ సె జనరేషన్ అయితే అందరూ సా ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఇంగ్లీషుని పట్టుకుని తెలుగుని పక్కన వదిలేస్తున్నారు దానివల్ల మన తెలుగు సాంస్కృత అన్నీ వెనకడిపోతున్నాయి కానీ దాని మళ్ళీ ముందుకు తియ్యాలి మనం ఇప్పుడు పిల్లలకి తెలుగు ఇంట్లో మొత్తం శ్లోకాలని ప పద్యాలు అవన్నీ మనం ఇంతకముందు వేమన వేమన పద వేమన వేమన పద్యాలు సుమతీ పద్యాలు శతకం పద్యాలు చాలా ఎన్నో పద్యాలు నేర్చుకున్నాం కానీ ఇప్పుడు అసలు పద్యాలు అనేది ఎక్కడో మారుమూల కనిపిస్తుంది అందుకే ఇప్పుడు మన తెలుగును ఒక తెలుగు తెలుగు పాత్రని మళ్ళీ ఫు సక్సస్ఫుల్గా ముందు ఉండాలని చెయ్యాలని కోరుకుంటున్నాను అంద్ ఇప్పుడు అందుకే తెలుగు తెలుగు అనేది ఒక భాష కాదు మన మా మాతృభాష అంటే మన అమ్మ మన అమ్మని మర్చిపోతే మనకి ఎంత కష్టంగా ఉంటుందో అలాగే తెలుగు కూడా తెలుగు కూడని సో అందరికీ ఒకటే చెప్తున్నాను తెలుగు తెలుగుని మర్చిపోవద్దు నేర్చుకోండి మీరు ఎన్ని లాంగ్వేజ్లు కావాలంటే అన్ని లాంగ్వేజ్లు నేర్చుకోండి బతకడానికి ఎన్ని ల్యాంగ్వేజెస్ కావాలంటే అన్ని ల్యాంగ్వేజెస్ నేర్చుకోండి కానీ తెలుగు భాష మన మాతృభాష మాత్రం మర్చిపోవద్దు